తోంభై తొమ్మిది ఎనిమిది వందల తోంభై తొమ్మిది ఏడు వేల తొమ్మిది వందల తోంభై తొమ్మిది పదివేల తొమ్మిది వందల తోంభై తొమ్మిది లక్ష తొంభై వేలు